ప్రభుత్వ పథకాలు ఒక రాజకీయ విధానం నీతి కార్యకలాపాలములు మరియు కార్యకలాపాల సమూహం వ్యవస్థల ప్రముఖ కట్టడాలు ప్రభుత్వ పథకాలు మరియు అవి రాజకీయ సంస్థలకు సూచించడానికి ఉంటాయి ఈ పథకాలు ప్రాంతీయ రాష్ట్ర జాతీయ లేక అంతర్జాతీయ మట్టాలలో ఉన్నాయి అవి ప్రతీ ప్రభుత్వ పథక ఆధునిక విడంబను సాంసృతిక అంశాలను రాజకీయ భావాలను మరియు ఆ ప్రదేశంలో ఉండే మానవుల జీవన పద్ధతులను ప్రతిపాదిస్తుంది ప్రభుత్వ పథకాలు వ్యవస్థలను ప్రబళీకరించడం రాష్ట్రీయ అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు మానవ హక్కులను సంరక్షించడం కాదు అనేక అంశాలలో ప్రభుత్వ పథకాల ప్రభావం ఉంటుంది ప్రభుత్వ పథకాలు నిర్వహిస్తూ మానవ సమస్యలకు పరిష్కరణ కలిగి ప్రజలను గుర్తించడం విద్య ఆరోగ్య సేవలను అందించడం మేలు చేసిన వ్యవస్థలను నిర్మించడం వనరుల సంరక్షణను ప్రచురించడం వనరులను నిర్వహించడం కల్లోతాడని నివాస ని నివాస నివేసాలను ఆధునీకరించడం వ్యవసాయ ఉద్యమాలను ప్రోత్సహించడం వాణిజ్య ప్రతిష్టను ప్రవర్తించడం ఆర్థిక నీతులు మరియు వినియోగాలను నిర్వహించడం కోసల వికాసాన్ని ప్రచురించడం మరియు వాణిజ్యానికి అందుబాటులు ఇవి కొత్త సాధారణ కార్యకలాపాలని అంటారు ఈ పథకాలు మన సమాజాన్ని ఆధునీకరించడంలో సామాజిక అంశాలను అధుని అధునిక కరి ఆధునీకరించడంలో ప్రముఖ ప్రా పాత్ర ప్రదర్శకులు వారి ప్రభుత్వ పథకాల వ్యవస్థను ఆదేశాలను విధానాలను మరియు పథకాలలో మూలంగా మేలు చేస్తారు ప్రభుత్వ పథకాలు మన సమాజానికి ఆరోగ్యవంతంగా ఆధునికంగా వాణిజ్యంగా మరియు సమాజానికి సౌకర్యాన్ని అందిస్తాయి మరి వారి ప్రభుత్వ పథకాల మన జీవితానికి